హలో బీమా ప్రొవైడరా అండి లాస్ట్ వీక్ మా అమ్మమ్మకి బైపాస్ సర్జరీ అయిందండి దాని గురించి అమౌంట్ క్లెయిమ్ అయ్యిందో లేదో కనుక్కోవాలని కాల్ చేస్తున్నాను మా అమ్మమ్మ పేరు బి పద్మావతమ్మ తన ఏజ్ వచ్చి సెవంటీ ఇయర్సు తిరుపతిలో అమరా హాస్పిటల్లో అయిందండి తను ఉండేది కలికిరిలో మీరు ఒకసారి చెక్ చేసి క్లెయిమ్ అయ్యిందో లేదో కనుక్కొని చెప్తారా సరే అండి ఇంకా మీకేమన్నా డీటెయిల్స్ కావాలంటే ఇస్తాను ఓకే అండి థ్యాంక్యూ